గుడ్ ఈవెనింగ్ చెప్పండి మేడం హలో గుడ్ ఈవెనింగ్ మేడం చెప్పండి అవునా అంటే ఎట్లా వాళ్ళు చెప్తే వింటలేరా ఓకే ఓకే మేడం ఒక బ్లాక్ బోర్డు ఒకటా ఇంకా ఏమైనా ఉందా

ఫ్యాన్సు ఫ్యాన్స్ బాగున్నాయా అవున ఓన్లీ ఇపుడు స్టూడెంట్స్తో మీకు ఇబ్బంది అవుతుంది అంతేనా క్లీన్ క్లాస్రూమ్ డైలీ క్లీన్ చేస్తున్నారా అట్లే డస్ట్ ఉంటుందా క్లీన్ చేస్తున్నారా అంటే మీరు అంటే స్టూడెంట్స్తో ఇబ్బంది పడుకుంటు క్లాస్ నీట్గా ఉంటుంది అంతేన అవున ఓకే మేడం నేను తెలసుకుంటాను కానీ మీ క్లాస్లో ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ నేమ్స్ ఏమన్నా చెప్పగలుగుతారా ఏమన్నా నేమ్స్ ఒక టూ త్రీ నేమ్స్

ఓకే మ్యామ్ నేను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వీళ్లు చాలా ఇబ్బంది చేస్తున్నారు స్కూల్లో అని చెప్తాను ఓకే మ్యామ్ క్లాస్రూమ్ నీటుగా ఉంటలేదని చెప్పిరు కదా రేపు ఆయాతో క్లీన్ చేయిస్తాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ